హలో స్విగ్గీనా అండి ఇది నేను ఒక హోటల్ నుంచి బిర్యాని ఆర్డర్ పెట్టాను హోటల్ నేమ్ బవాచి బిర్యాని సరిగ్గా రాలేదండి బిర్యాని ఛి నేను పెట్టిందేమో చికెన్ బోన్లెస్ నాకు వచ్చిందేమో చికెన్ విత్ బోన్ మళ్ళీ కూరలు కూడా కుళ్ళిపోయినట్టు ఉన్నాయి ఎలా తింటామని అనుకుంటున్నారండి మీరు అస్సలు తినడానికి కూడా తినాలనిపించడం లేదు నాకు చాలా కష్టంగా ఉందండి నాకు మనీ డబ్బులు వెనక్కి సెండ్ చెయ్యడం కానీ మళ్ళీ లేకపోతే అదే ఆర్డర్ మళ్ళీ నాకు తిరిగి పంపించండి వేరేగా కావాలంటే మీకు ఫొటోస్ కూడా పెట్టాను చూడండి ఎలా ఉన్నాయో